అవును సార్ చెప్పండి ఆ అవును సార్ అ ఆ ఎప్పటినుంచి ఆ అవునా ఇవాళ సండే కదా అమ్మ టుమారో వచ్చెయ్యండి రేపు ఉదయం నైన్ థర్టీ

ఆ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటుందమ్మా ట్రీట్మెంట్ ఆ అవునండి ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా ఉంటారు అ మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు ఆ అందరూ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు మంచిగా చెక్ చేసి చెక్ చేసి చూస్తారండి వచ్చేయండి రేపు రిపోర్ట్స్ యస్ ఆ ప్రీవియస్వి తీసుకురండి ఎమున్నాయో అవి ఆ సిచ్యువేషన్ని బట్టి దాన్ని బట్టి ఇస్తారండి టాబ్లెట్స్ ఆ అంతే ఆ ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు నా నార్మల్ ఖర్చే అవుతుంది ఆ ఓకే ఓకే అమ్మ రేపు వచ్చేయి ఆ డిస్కౌంట్సా ఏమో డిస్కౌంట్స్ ఏమి ఉండవమ్మా ఆ ఓకే